మనం వ్యవసాయం చేయడం అంటే చాలా గొప్పది అనుకోవాలి ఎందుకంటే అప్పట్లో వ్యవసాయం చేసేటప్పుడు ఎం ఎలాంటి మెషీన్స్ కానీ ఏమీ లేకపోతుండే కానీ ఇప్పుడు అన్నీ రకమైన మెషీన్స్ ఇంకా ఎన్నో వివిధ రకమైన ట్రాక్టర్స్ అన్నీ ఉన్నాయి అప్పుడేమో వ్యవసాయం చేసేటప్పుడు ఇంకా మొలకలు పెట్టేటప్పుడు విత్తనాలు వేసేటప్పుడు అన్నీ మనమే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు దానికి తగ్గట్టు మెషిన్స్ ఇంకా ఎన్నో రకమైన మెషీన్స్ వస్తున్నాయి అదే కానీ మాకు పొలం లేదు బట్ మా తాతయ్య వాళ్ళకి ఉంది మేము వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ మంచిగా ఆడుకుంటూ ఉంటాం అక్కడ వ్యవసాయం చేసేటప్పుడు నాకు తెలిసిన తర్వాత కంటే నేను చూసింది సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మాకు ఊరికి ఊరికి వెళ్ళినప్పుడు మేము వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాతావరణం ఇంకా ఎంతో చల్ల గాలి వస్తుంటుంది ఇంకా అక్కడ వ్యవసాయం చేసేటప్పుడు పనులల్లో దిగేటప్పుడు వాళ్ళు ఎంతో కష్టంగా ఆ నీళ్ళలో దిగి ఆ మొలకలను పెట్టి ఇంకా వరుసగా ఒకరి ఒక్కొక్కరి తర్వాతకి ఒకరు పెట్టుకుంటూ వస్తుంటారు దానికి తగ్గట్టు మందు ఇంకా పురుగులు రాకుండా ఎన్నో రకమైన మందులు వేస్తుంటారు దాన్ని రోజూ చూస్తుండాలి ఇంకా దానికి ఎలాంటి మెషిన్స్ లేకుండే కానీ అదే ఇప్పుడు మన ఇప్పుడు జనరేషన్లో అయితే ప్రతీ ఒక్క దానికి మెషిన్ ఉంది ఇంకా ఎవ్వరూ అంత ఓపికతో పొలాన్ని చేస్తలేరు ఇంకా మెషిన్స్ రావడం వల్ల చాలామంది దానికి సరైన ఖర్చు ఇస్తూ డబ్బులు ఇస్తూ అందరూ మెషీన్స్తోనే చేయించుకుంటున్నారు ట్రాక్టర్లతో దున్నుతున్నారు అదే అప్పట్లో అయితే ఎద్దులతో దున్నుతుండే ఇంకా కొన్ని కొన్ని నాగలితో వాటితో దున్నుతుండే అదే ఇప్పుడైతే ట్రాక్టర్లతో విత్తనాలు వేస్తున్నారు కోయడం విత్తనాలతోటే కోస్తున్నారు మందు మిషన్స్తోటే వేస్తున్నారు అన్నీ మెషిన్స్తోటే చేస్తున్నారు ఒకప్పుడు వరి చేను అంటే కోసేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రాక్టర్లతో కోస్తున్నారు ఇంకా డైరెక్ట్గా అది మెషీన్లోకి రావ్ రావడం జరుగుతుంది అవీ మంచిగా మన అమ్మమ్మ వాళ్ళే వాటిని శుభ్రంగా నీట్ చేస్తుండే కానీ ఇప్పుడు మెషీన్స్ రావడం వల్ల ఆ మెషీన్సే మొలకలను తీసి కడిగి శుభ్రంగా చేసి డైరెక్ట్గా బ్యాగులోకి వస్తున్నాయి అట్లా ఇప్పుడు జనరేషన్లో ఎన్నో రకరకాల మిషిన్స్ వస్తున్నాయి ఇంకా జనాలకి కూడా చాలా మంది చాలా మంది చెప్తుంటే ఇది వచ్చింది అది వచ్చింది అంటే వాళ్ళకి ఎక్కువగా నమ్మి వాటినే ఎక్కువగా వాడుతున్నారు ఇంకా అప్పటి లాగా అలాంటి ఓపిక కూడా లేదు ప్రజలకి ఇప్పుడు అందరు మిషన్సే వాడుతున్నారు జనరేషన్ కూడా అట్లానే అవుతుంది ఇంకా వాళ్ళకు కూడా ఓపిక లేదు